మా గ్రామంలోని మా గ్రామానికి సమీపంలో ఒక చేాపల సరస్సు ఉంది అక్కడ చాలా రకరకాల చేపలు ఉంటాయి అక్కడికి జాలారులు చేపలు పట్టుకోవడానికి తెల్లవారు జామునే ఉంటాయి అక్కడ సరస్సు చుట్టూ చాలా అందంగా చెట్లతో చెట్లు పక్షులు అన్నీ రకరకాలుగా ఉంటాయి అక్కడ అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అలాగే నేనైతే ఎప్పుడూ చేపలు పట్టడానికి సరస్సుకి వెళ్ళలేదు కానీ మా మాకు మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు